నేను ఒక షర్ట్ తీసుకున్నాను ఆ గేజా సైన్ షర్టు చాలా బాగుంది అండి అది మరి ఆ షర్టు తీసుకున్నప్పుడు అది సరిగ్గా ఉండదేమో పోవు వస్తుందా లేదంటే ముడతలు పడిపోద్ది అనుకున్నాను కానీ వాడుతున్నప్పుడు మాత్రం చాలా కంఫర్ట్ఫుల్గా ఉంది ఆ క్లాత్ మరి వంటికి కూడా ఏ విధమైనటువంటి ఉడుకు రాకుండా చక్కగా మరి చల్లగానే ఉంది షాప్లో మంచి షాప్లో తీసుకున్నాను చాలా మంచి షర్టులు అక్కడ ఇస్తున్నారు ఇది వాడిన తర్వాత నేను కూడా మా ఫ్రెండ్స్కి చెప్దామనుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి షర్ట్స్ అనేవి అన్ని చోట్ల ఉండవు కాబట్టి చాలా బాగుంది అది ఎక్కడికైనా ఫంక్షన్కి వేసుకెళ్ళినా అందరు చూసి ఎక్కడ తీసుకున్నావు ఎక్కడ కొంటున్న కొన్నావు అని అడుగుతున్నారు షర్ట్ అయితే మన తణుకులో ఇక్కడ మన ఏలూరులో ఉన్నటువంటి నరేష్ షాపులో తీసుకున్నాను మంచి బాగుందని రేట్ కూడా మరి బాగుంది కొనుక్కోవడానికి వీలుగా ఉంది మా ఫ్రెండ్స్కి కూడా దాని కోసం చెప్తాను